మేడమ్ నేను రజిని మాట్లాడుతున్నాను పేషంట్ మేడం నాకు హెల్త్ బాగుండట్లేదు మేడం ఒక మూడు రోజుల నుంచి హెడేక్ అంతా తిప్పడం బాడీ పెయిన్స్ ఉన్నాయి మీరు ఏమన్న సలహా వామిటింగ్స్ ఏమి లేవు మేడం కానీ పెయిన్స్ హెడేక్గా ఉంటుంది లేదు తలనొప్పి ఉంది జర్నీ చేస్తే అసలు పడట్లేదు మేడం కొంచెం జర్నీ చేసేసరికి కడుపు నొప్పి లేదు మేడం కొంచెం జర్నీ చేసేసరికి తలనొప్పి వస్తుంది కొంచెం అవును మేడం ఏమైన సొల్యూషన్ చెప్పండి మేడం టెస్టులు చేయించుకుంటాను మేడం

ఓకే మేడం ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు మేడం కానీ కొంచెం దూరం జర్నీ చేసేసరికి కొంచెం హెడేక్ అనిపిస్తుంది కాళ్ళు నొప్పులు అన్ఈజీగా అనిపిస్తుంది అంతే యా అంతే మేడం ఇంకా ఏమి లేదు మేడం జ్వరం కానీ జలుబు కానీ ఏమి లేవు జర్నీ చేయడం వల్ల ఇట్లా అనిపిస్తుంది ఏమో మరి మీరు ఏమన్నా కండీషన్ డబ్బులు ఇవి డబ్బులు ఈ వారం చేసుకుంటాం వారం చేసుకున్న తర్వాత టెస్టులు చేపించుకుంటాను మేడం తలనొప్పికి తలనొప్పికి అప్పుడప్పుడు తలనొప్పికి పారాసిటమాల్ వేసు తలనొప్పికి పారాసిటమాల్ వేసుకున్న కానీ రిలీఫ్ ఏమీ లేదు యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ అవి వేసుకోలేదు ఓన్లీ జెల్ ఉంది జ వామిటింగ్స్ ఏమీ లేవు స్టమక్ పెయిన్ కూడా ఏమి లేవు పెయిన్కిల్లర్స్ కూడా ఏమి వేసుకోలేదు ఓన్లీ జెల్ టే ఇంట్లో ఆ జెల్ అప్లై జలుబు ఏమి లేదు మేడం జలుబు దగ్గు ఏమి లేదు ఓన్లీ హెడేకే హెడేక్ ఎందుకు వస్తుంది మేడం మరి ఊరికే ఇలా జర్నీ చేయడం వలన లేకపోతే ఎందుకు మేడం

అవును మేడం ఓకే మేడం సరే థ్యాంక్ యూ మేడం ఫర్ సజెషన్